పారిశ్రామికరణ మానవ సమూహాలను వ్యవసాయక సమాజం నుండి పారిశ్రామిక సమాజంగా మార్చిన సాంఘిక ఆర్థిక మార్పుల కాలం ఆర్థిక వ్యవస్థ విస్తృతమైన పునర్వ్యవస్థీకరణకు లోనైన కాలం ఇది పారిశ్రామిక కార్మికుల ఆదాయాలు పెరిగే కొద్ది అన్నీ రకాల వినియోగదారుల వస్తు సే సేవల మార్కెట్లు విస్తరించాయి పారిశ్రామిక పెట్టుబడులకు ఆర్థిక వృద్ధికి మరింత చోదకశక్తిని అందిస్తాయి భారతీయ పారిశ్రామిక వేత్తలు ఎంతోమంది ఉన్నారు వారిలో రతన్ టాటా రాహుల్ బజాజ్ నీతా అంబానీ లక్ష్మీనారాయణ మితల్ లింగమనేని రమేష్ అని చాలామంది ఉన్నారు మన గవర్నమెంట్ కొత్త పరిశ్రమలకు ఏర్పాటు చేయడానికి రాజ మార్గం చూపుతుంది వ్యాపారవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకాలను కొత్త పరిశ్రమల ఏర్పాట్లు వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది వివిధ ఆర్థిక సంస్థలైన బీసీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు ఏడు వేల నాలుగు వందల నలభై రెండు మంది లబ్ధిదారులకు తొంభై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల సబ్సిడీతో స్వయం ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్లను మంజూరు చేసారు